చెప్పండి ఇ ఇన్ ఇల్లు కట్టాలండి ఎ ఎండి ఎన్ ఎన్ని స్టేర్లు అండి ఒక స్టేరా అండి సో ఎంతండీ సైట్ ఏంటండి ఎకరంలోనా అండి రెండు సెంట్లు రెండు సెంట్లు స్థలం సరిపోద్దా అదొక ఎన్నిసెంట్లో కట్టవచ్చండి మిగతాదంతాను వదిలేసి గోడగాని ఏదొకటి కట్టేసి అది మీరేసుకుంటారులే మేము మాములుగా నడుచుకొని వెళ్లి మొక్కలకు నీళ్ళేసుకొనేలాగా చేస్తాము ఎంత బెడ్రూమ్ పెద్దవెట్టమంటారా ఆహ బెడ్రూమ్ ఒకటా రెండా రెండా హాల్ పెద్దదా బాగా

హాల్ ఏమో పొడుగ్గా హాల్ సెట్ చేద్దాం ఎల్ షేపండీ మీరు ఎల్ షేప్లో హాల్ రావాలంటే ఎదురు గది ఇచ్చేసుకోవాలి ఓ పక్కన ఒక గది ఇచ్చేసి ఇంక పొడుగ్గా లాగేసి దాని పక్కనే కిచెన్ ఉంటుంది పొడుగ్గా బెడ్రూమ్ ఎదురుగుండా హాల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఫస్టుదేమో బెడ్రూమ్ తరువాతదేమో కిచెన్ ఉంటుంది లేదంటే ముందూ పోయాక కిచెన్ ఉంటుంది తరువాత ఇలా బెడ్రూమ్ ఎల్ షేప్ కొంచెం లోపలికి తిరుగుతుంది మరి కిచ్చెను మరి పెట్టొచ్చండి మీకు ఏంటంటే మీకు ఫ్రంట్ హాల్ ఉండి స్క్వేర్ టైప్ హాల్ అంటే బాగా కలిసొస్తది మరి ఎల్ షేప్ అంటున్నారు కదా ఎల్ షేప్ ఎలాగైతే అయితే బెడ్రూమ్ పెట్టేసి పక్కన వాళ్ళకి ప్లేస్ వదిలేద్దాం దాన్ని ఎల్ షేప్ కింద కలిపేసి అవతల ఇవతల బెడ్రూమ్ ఒకటి కిచెన్ ఒకటి ఆ టైప్ వేద్దాం డిజైను అన్నీ మీరు నెట్లో చూసుకున్న పర్వాలేదండి సరే అండి అయితే సరే అండి అయితే సరే అండి